నమస్తే అండి ఆ హలో ఆ అవును అండి చెప్పండి మీకు ఏం కావాలి ఆ అలాగే అండి ఎంతమంది అండి నాలుగురా మేడం నలుగురు అండి పేర్లు చెప్పగలరా అండి అలాగే అండి ఎన్ని రోజులు అండి నాలుగు రోజుల ట్రిప్ అండి ప్లేసెస్ చెప్తాను అండి దాన్ని బట్టి మీరు ఎక్కడికి వెళ్తారు అంటే దాన్ని బట్టి అమౌంట్ చెప్తాను అండి నేను పోతమేడు వ్యూ పాయింట్ అండి కొళుక్కుమలై టీ ఎస్టేట్ అండి మత్తపెట్టీ డ్యామ్ అండి ఈ మూడు ప్లేసెస్సు చూడడానికి మీకు ఆరు నుంచి తొమ్మిది వేలు అవుతుంది అండి మొత్తం అన్ని చూస్తారా అండి మొత్తం అన్నిటికి అయితే ఒక పదివేలు అవుతాయి అండి ఓన్లీ ట్రావెల్కే అండి ఆ భోజనం ఖర్చులు ఇవి అన్నీ మీవే అండి అక్కడ రూమ్స్ ఇవి అన్నీ కూడా మీరే చూసుకోవాలి మేము మామూలుగా చూపిస్తాము అంతే అండి అన్నిటికీ అంటే మేము ట్రావెల్స్ ఏ కాబట్టి మేము మామూలుగా మిమ్మల్ని తీసికెళ్ళి చూపించడం మట్టుకే మేము చెప్పగలము అండి అక్కడ రూమ్స్ అవీ అన్నీ వేరేగా మీరు చూసుకోవాలి అండి ఒక ఐదు నుంచి ఆరు వేలు ఆలా అవురుంది అండి రూమ్స్కి వాటికీ అయితే

ఆ సరే అండి అయితే ఫోన్ నెంబర్ చెప్తారా అండి ఆ తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది తొమ్మిది ఏడు ఐదు నాలుగు రెండు తొమ్మిది సరే అండి అయితే ఓకే థ్యాంక్స్